మోడన్ ఫ్లవర్ షాపా అండి చెప్పండి

అంటే మీకు దసరా అంటే దసరకు ముందు మీకు ఫెస్టివల్ ఉంటాయి కదా బతుకమ్మ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్కి ఉన్న దసరాకి కలిపా లేకపోతే ఓన్లీ దసరా కోసమేనా ఒకే అయితే ఫస్టు మేజరుగా వచ్చేది బంతిపూలు మా దగ్గర ఫ్లవర్స్ షాప్స్లో బంతులలో చిన్న బంతి ఉంటుంది పెద్ద బంతి ఉంటుంది బంతి కూడా వచ్చేసి టు కలర్సులో అవైలబుల్ ఉంటుంది మీకు ఐడియా ఉండవచ్చు ఒకటి ఆరెంజ్ ఆరెంజ్లా ఉంటుంది యెల్లో యెల్లోలా ఉంటుంది అవి టు ఉంటాయి పెద్ద పెద్ద సైజ్ వచ్చిన ఫ్లవర్ కాడలతోను వస్తాయి మా దగ్గర పొడుగ్గా మీ ఫెస్టివల్కి పెట్టుకునేటట్లుగా బతుకమ్మ ఆ ఉంటాయి అట్ల కాడలతోని ఆ పెద్ద సైజు ఫ్లవర్సు వచ్చేసి మా దగ్గర ఎయిటీ రూపీస్ కేజీతోని వస్తుంటాయి ఎయిటీ కేజీ టు కలర్స్ సేమ్ అందులో చిన్న సైజువి ఉంటాయి చూడండి చిన్న సైజు వచ్చేసి సెవెంటీ రూపీస్ ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ అంతే అదికూడా డిఫరెన్సు పెట్టకపోతామని చిన్నవి వచ్చేసి కొద్దిగా ఎక్కువ వస్తాయి ఫ్లవర్సు పెద్దవి వచ్చేసి పెద్దగా కనిపిస్తాయి తక్కువ వస్తాయి అందుకోసమే డిఫరెన్సు ఇవి సెవెంటీ ఎయిటీ అండ్ చామంతులు వస్తాయి చామంతులు వచ్చేసి వన్ ఫిఫ్టీకి కేజీ ఉంటాయి ఏ కలరైన యెల్లో కలర్ కానివ్వండి వైట్ కలర్ కానివ్వండి రెండు అవైలబుల్ ఉంటాయి రెండు వన్ ఫిఫ్టీకి కేజీలో వస్తాయి వాటితో పాటు గులాబీ ఉంటుంది గులాబీ వచ్చేసి చెటాకు ఫిఫ్టీ అంటే ఇది వన్ ఎయిటీ వస్తుంది గులాబీ వన్ ఎయిటీ కేజీకి గులాబీ కూడా రెడ్ కలరున్నూ ఇంకోకటి వైట్ వైట్ అంటే ప్యూర్ వైట్గా కాదు కొద్దిగా యెల్లో యెల్లోలా ఉంటుంది యెల్లో ఆరెంజ్ మిక్స్డ్ లాగా రెడ్ టు ఎవైనా టు టు కలర్స్లో అవెలబుల్లో ఉంటాయి మీకు ఏ ఫ్లవర్సు ఓకే అండి ఓకే ఓకే అండి రండి ఓకే అండి